మా ప్రాంతంలో రైతులకు మా ప్రాంతంలో రైతులకు స్థితిగతి స్థితిగతులను చర్చించేందుకు మీడియా అయితే చాలా దోహదపడుతుంది వాళ్ళకి కావాల్సినన్ని స సక్ సహకరిస్తుంది వాళ్ళకి ఏ విధంగా తోడ్పడాలో ఆ విధంగానే సహకరిస్తుందండి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చారు సో దానివల్ల ఏంటంటే ఆ రైతులకు ఏం ఏ ఇబ్బంది కలుగుతుందో ఏంటో అని చెప్పి ముందే మీడియా వాళ్ళకు గ్రహించి అవన్నీ గ్రహించి వాళ్ళని దగ్గరుండి ప్రోత్సహించు వాళ్ళకి కావాల్సినవి ఏంటో ఎలా అని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు అందరికీ తెలియపరుస్తున్నారు సో దానివల్ల ఏంటంటే మీడియా వాళ్ళు రైతుల గురించి బాగానే సహాయం చేస్తున్నారు చాలా నిజాయితీగా ఉంటున్నారు కానీ అక్కడక్కడ చిన్న ఉంది సో అది ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకుల వల్ల అయితే ఉంటుంది దానివల్ల ఒక్క ఒక్కసారి ఎంత మన ప్రయత్నించుదామన్నా కూడా వాళ్ళకి అవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి పీఎం కిసాన్ అని చెప్పి అంటున్నారు కానీ అది ఎంతవరకు నిజాయితీగా వస్తుంది పీఎం కిసాను ఇది ఏమో రైతు భరోసా అంటున్నారు రైతు భరోసా కూడా ఎంతవరకు రావట్లేదు అందుకే ఈ చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళకి సహకరిస్తూ దోహదపడుతూ వాళ్ళకి సహకారం చేస్తే వాళ్ళకి లాభం కలిగించి కలిగించినట్లు ఉంటుంది రైతులకు అందుకనే కోరుకుంటున్నాము మీడియా వాళ్ళు చాలా తక్కువగా ఉన్నది ఈ పని ఈ పనులు అన్నిట్లోనూ సో దానివల్ల అది కూడా మీరు చూసుకోవాలని కోరుకుంటున్నాము